నాకు తెలుగు రచయితలు మరియు కవులు అంటే చాలా ఇష్టం ముందుగా కవులు అంటే నాకు చాలా ఇష్టం అందులో అల్లసాని పెద్దన తెనాలి రామకృష్ణుడు తిక్కన ఎర్రన్న ఎందుకంటే వీళ్ళు రాసే కవితలు చాలా అద్భుతంగా ఉంటాయి మనుషులు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటాయి మరియు రచయితలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అందులో కొందరు కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి వీళ్ళు రాసిన రచనలు చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే మనుషులను మార్చడానికి సులభంగా ఉంటాయి ముందుగా గురజాడ అప్పారావు రాసిన మనుష్యం అనే రచన చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన రచనలు కథక చక్రవర్తి వడ్ల గింజ గులాబీ అత్తరు ఇవి మన మనుషులనేవాళ్ళు చదివితే వాళ్ళని మార్చడానికి సులభంగా ఉంటుంది మనకు ఎవరైనా గిట్టని వాారు ఉంటే వాళ్ళని మార్చడానికి ఇవి సులభంగా ఉంటాయి అలాగే మనము వీటిని సులభంగా చదవచ్చు సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇంత గొప్ప మంది రచయితలు కవులు మన దేశంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి వీళ్ళు అనేవాళ్ళు లేకపోతే మనుషులు అనేవాళ్ళు పద్ధతిగా ఉండేవారే కాదు